రిటైల్ మార్కెట్లు ఈ మార్కెట్లు వినియోగదారులకు కొన్ని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి వీటిలో సూపర్ మార్కెట్లు కిరాణ షాపులు మరియు మార్కెట్లు ఉన్నాయి హోల్సెల్ మార్కెట్లు ఈ మార్కెట్లు వ్యాపారాలు మరియు ఇతర వ్యాపార సంస్థలు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి వీటిలో కూరగాయలు మార్కెట్ సంస్థలు మార్కెట్లు పళ్ళు మార్కెట్లు ఉంటాయి ఇటీవల సంవత్సరంలో కిరాణ కూరగాయాలు ధరలు పెరిగాయి ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి వీటిలో వాతావరణ మార్పులు యుద్ధం మరియు వ్యవసాయ ఖర్చులు పెరుగుదల ఉన్నాయి అనేక షాపింగ్ గురించి నా అభిప్రాయం ఇది మంచి విషయాలు సౌకర్యం ఆన్లైన్ షాపింగ్ వ్యక్తులకు తమ ఇంటి నుండి ఏదైనా కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది సమయం ఆదా ఆన్లైన్ షాపింగ్ వ్యక్తులకు వారి సమయాన్ని ఆదా చేస్తుంది పోటీ ఆన్లైన్ షాపింగ్ వ్యాపారుల మధ్య పోటీ కారణంగా వినియోగదారుల తమ తక్కువ ధరలలో ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు చెడు విషయాలు తిరిగి ఇవ్వడం వినియోగదారుని సేవ ఆన్లైన్ షాపింగ్లో తిరిగి ఇవ్వడం మరియు వినియోగదారుల సేవ సాధారణంగా రిటైల్ షాపుల కంటే తక్కువగా ఉంటుంది నాణ్యత ఆన్లైన్ షాపింగ్లో నాణ్యత రిటైల్ షాపుల కంటే తక్కువగా ఉండవచ్చు మెసపూరితమైన ఆన్లైన్ షాపింగ్లు మెసపూరితం రిటైల్ షాపుల కంటే ఎక్కువగా ఉండవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఒక అద్భుతమైన సౌకర్యం కానీ వినియోగదారులు ఈ సేవను ఉపయోగించేటప్పుడు జాగ్రతగా ఉండాలి వారు ఉత్పత్తుల గూర్చి సమగ్రమైన పరిశోధన చేయాలి మరియు మంచి గుర్తింపు ఉన్న వ్యాపారుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి